కొత్తగా పుట్టిన పసి పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిపే వేడు వేడుకలంటే అన్నప్రాసన మొదటి ఒక వేడుక అని చెప్పాలి అన్నప్రాసన చేసి తనకు ఒక నామాన్ని ఒక కన్ఫామ్ చేస్తారు అంటే దాన్ని ఇకపైన ప్రతి ఒక్కరు ఆ ఒక్క పేరుతోనే పిలుస్తారనమాట ఆ ఒక వేడుక చాలా గుర్తుండిపోయే జ్ఞాపకంగా చేస్తారు తర్వాత కొంతమంది మొదటి సంవత్సరం పుట్టినరోజు చేస్తారు అన్నప్రాసన తర్వాత చాలా భద్రంగా మరియు తన పుట్టినరోజు ఒక పండగలా చేస్తారు తర్వాత అన్నప్రాసన రోజు తనకు ఒక నామాన్ని అంటే ఒక పేరుని పెట్టి తర్వాత తనకు ఒక వివిధ అంటే తనకు ఇష్టమైనటి లేకపోతే వివిధ వస్తువులను పెట్టి తనకు ఏ దేని మీద ఆసక్తి ఉందో భవిష్యత్తులో అతను ఏమవుతాడో అనే ఆసక్తితో ఈ యొక్క తెలుగు ప్రజలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వస్తువులను ఒక వ్యాపారానికి తగ్గట్టుగా పెట్టేసి ఆ ఒక్క పిల్లోడు లేక పాప ఏది అనేది ముట్టుకుంటారో భవిష్యత్తులో అదే అవుతారని వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉంటుంది అన్నప్రాసన రోజు ఇప్పుడు బహుశా తను ఒక స్టెతస్కోప్ పట్టుకుంది అనుకోని ఒక ఖచ్చితంగా భవిష్యత్తులో డాక్టర్ అవుతుందని తన తల్లిదండ్రులు గట్టిగా భావిస్తారు మరియు ఆ పిల్లోడ్ని లేక బాబుని ఆ పిల్లోడ్ని లేక పాపని డాక్టర్ని చదివిస్తారు వాళ్ళకి అదొక నమ్మకంగా ఉంటుంది ఇలాంటి వేడుకలతో పాటు పుట్టినరోజును కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు అన్నప్రాసన వంటి మొదటి వేడుక ఈ యొక్క పిల్లోడికేనా ఈ యొక్క పాపకైనా మొదటి సంవత్సరంలో జరిపే మొదటి మరియు ఇంకా ఎన్నో వేడుకలు చేస్తారు అన్నప్రాసన అనేది చాలా ముఖ్యమైన వేడుక ఈ యొక్క ప్రతి బిడ్డకి కానీ ఈ యొక్క అన్నప్రాసన అనేది చాలా అంటే చాలా ముఖ్యం అందు ఆ వేడుకని చాలా బ్రహ్మాండంగా చేస్తారు గుర్తుండిపోయేలాగా